కాకినాడ జిల్లాలో ప్రధాన వినోద కార్యక్రమాలు ఎంపికలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అవి ఎలాగంటే పార్కులు కాకినాడ జిల్లాలో అనేక అందమైన పార్కులు ఉన్నాయి వీటిలో కొన్ని ఏమిటంటే కొత్తపేట పార్క్ ఈ పార్కు కాకినాడ నగరంలో ఉంది ఇది ఒక పెద్ద పార్క్ ఇక్కడ ప్రజలు విశ్రాంతి తీసుకోవచ్చు నడవడానికి వెళ్లవచ్చు లేదా బోటింగ్ చేయవచ్చు ఇక రెండోవది వచ్చేసి జులాజికల్ పార్క్ ఈ జులాజికల్ పార్క్ కాకినాడ నగరానికి సమీపంగా ఉంది ఇక్కడ వివిధ రకాల జంతువులు మరియు పక్షులు ఉన్నాయి ఇక మూడోవది వచ్చేసి కృష్ణా డ్యామ్ ఈ డ్యామ్ కాకినాడ జిల్లాలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ఇక్కడ ప్రజలు నడవడానికి వెళ్లవచ్చు బోటింగ్ చేయవచ్చు లేదా డ్యామ్ నుండి సూర్యాస్తమయాన్ని చూడవచ్చు ఇక మూడవ వినోద కార్యక్రమం వచ్చేసి రెండోవ వినోద కార్యక్రమం వచ్చేసి క్రీడా సౌకర్యాలు కాకినాడ జిల్లాలో అనేక క్రీడా సౌకర్యాలు ఉన్నాయి వీటిలో కొన్ని ఏమిటంటే యన్ యఫ్ ఎసి యల్ క్రికెట్ గ్రౌండ్ ఈ గ్రౌండ్ కాకినాడ నగరంలో ఉంది ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి ఇక రెండోది వచ్చేసి కాకినాడ స్టేడియం ఈ స్టేడియం కాకినాడ నగరంలో ఉంది ఇక్కడ అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతాయి ఎక్కువగా ఇక మూడవది వచ్చేసి కొత్తపేట స్టేడియం ఈ స్టేడియం కాకినాడ నగరంలో ఉంది ఇక్కడ ఇతడ క్రీడల మ్యాచ్లు జరుగుతాయి ఇక మూడవ వినోద కార్యక్రమం వచ్చేసి రంగ స్థలాలు కాకినాడ జిల్లాలో అనేక రంగస్థలాలు ఉన్నాయి వీటిల్లో కొన్ని వచ్చేసి మనకి కాకినాడ థియేటర్ ఈ థియేటర్ కాకినాడ నగరంలో ఎప్పటినుంచో ఉంది ఇక్కడ తెలుగు హిందీ మరియు ఇతర భాషల నాటకాలు మరియు సినిమాలు ప్రదర్శింపబడతాయి ఇక రెండోవది వచ్చేసి కృష్ణ థియేటర్ ఈ థియేటర్ కూడా కాకినాడ నగరంలో ఎప్పటినుంచో ఉంది ఇక్కడ తెలుగు హిందీ మరియు ఇతర భాషల నాటకాలు మరియు సినిమాలు ప్రదర్శించబడతాయి ఇక మూడవది వచ్చేసి యన్ యఫ్ ఎసి యల్ సంస్కృతి కేంద్రం ఈ కేంద్రం కాకినాడ నగరంలో ఉంది ఇక్కడ తెలుగు హిందీ మరియు ఇతర భాషల నాటకాలు సంగీత కచేరీలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఇక నాలుగవది ప్రధాన వినోద కార్యక్రమం వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలు కాకినాడ జిల్లాలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి ఎక్కువగా నిర్వహించబడతాయి వీటిలో వీటిలో కొన్ని పండుగలు కాకినాడ జిల్లాలో అనేక పండుగలు జరుపుకుంటారు అంతే